నేను మీ బాధను అర్థం చేసుకోగలను మీ తల్లిదండ్రుల మరణం గురించి విన్నందుకు చాలా బాధగా ఉంది ఈ సమయంలో మీకు ఉన్న పూర్తి మద్దతు ఉంటుంది మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడంలో మీకు సాయం చేయడానికి నేను ఉన్నాను దీనికోసం మీరు ఏది వరి అవ్వకండి దీనికోసం మీరు ముందుగా మీ స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుతో పాటు మరణించిన వారి వైద్య ధృవీకరణ పత్రం గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు వంటి కొన్ని పత్రాల అవసరం అవుతాయి అవి సేకరించండి మీరు ఈ పత్రాలను సిద్ధం చేసుకోవడంలో సాయం కావాలి అంటే నేను మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీకు కొన్ని రోజుల మరణ ధృవకరణ పత్రం వస్తుంది ఈ ప్రక్రియలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగడానికి సంకోచించండి నేను తప్పక మీకు సహయపడగలను